గంజి అన్నము జ్వరంగా ఉన్నప్పుడు గంజి అన్నము గంజి ఆవిరిపట్టి గంజి అన్నము పి పిండి పిండిన తర్వాత అందులో నిమ్మకాయ కలిపిన తరువాత గంజి అన్నం తింటాము గంజి అన్నం అనేది మనిషి నీరసంగా లేదా బలహీనంగా ఉన్నప్పుడు గంజి అన్నం అనేది చాలా ఉపయోగపడుతుంది అలా ఎప్పుడు దప్పిక ఎప్పుడు దప్పిక బియ్యము నూరి పె రుబ్బిన తర్వాత గానము పిండి తర్వాత ఇవి దంచిన తర్వాత ఇవి ఎప్పుడు తప్పించి చేసిన తర్వాత తి తినడానికి రుచిగా ఉంటుంది ఆకలి వేస్తుంది అలాగే కంది కట్టు కంది కట్టు కూడా రుచి తినడానికి ఆహారం మీద అన్నంలో కలుపుకొని ఆహారం మీద వేసుకున్నప్పుడు కంది మెడిసి ఊడిన తరువాత అన్నం తినడానికి కంది కట్టు ఉపయోగిస్తాము అలాగే సగ్గు బియ్యము సేమ్యా కలిపి చే తయారు చేస్తాం సగ్గు బియ్య సేమ్యా విరోచనాలు అయినప్పుడు లేదా బాగా ఒ ఒం ఒంట్లో వేడిగా ఉన్నప్పుడు ఇవి తాగితే ఒళ్ళు చల్లబడుతుంది అలాగే సబ్జా గింజలు సబ్జా గింజలు కలపడం వల్ల మెయిన్గా బాడీలో రక్తహీనతను తగ్గించే ఈ చల్ల చల్లగా పరుస్తుంది అలాగే అంబలి యంబలి ఉదయం మార్నింగ్ లెగ డైలీ అంబలి ఒక శక్తినిస్తుంది అంబలిలో విటమిను కాల్షియం ఐరను ఇవి ఎక్కువగా ఉంటాయి అలాగే రాగిజావ ర రాగిజావ చక్కర పొంగలి రాగి జావ కూడా తినడం వల్ల మెయిన్ షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇలా చాలా రకమైన ఊ ఆరోగ్యపరమైన ఆయుర్వే ఆయుర్వేదం మందులు బొప్పాయి రసము మరియు బొప్పాయి రసము మరియు నిమ్మరసం ఇలాంటివి కూడా చాలా ఉపయోగపడతాయి జ్వరం వచ్చినప్పుడు ఇవి వంటికి వంటికి తీసుకుంటాము